శ్రీకాకుళం జిల్లాల్లో ప్రధానంగా సహజ వనరులు వాతావరణ పరమైన సమస్యలు ఏవి అంటే సహజ వనరులకి వస్తే నీరు అడవులు ఖనిజాలు కలుషితం గాలి మట్టి రాయి ఖనిజ లవ ఖనిజ వనిల ఖనిజ శిలజ ఖనిజాలు ఇవన్నీ సహజ వనరుల కిందికే వస్తాయి ఇవి మనుషులచే సృష్టించబడినవి కాదు ఇవి పర్యా పర్యావరణం ద్వారానే సృష్టించబడినవి ఈ సహజ వనరులు వాతావరణం వాటికవే వాతావరణంలో సృష్టిం సృష్టించబడ్డాయి మనుషుల చేత సృష్టించబడలేదు ఈ మా దగ్గర బహుధా నది కోటూరు వేగావతి ఇవన్నీ మా చుట్టుపక్కల పా మా చుట్టుపక్కల ఉన్న నీటి వనరులకు సంబంధించినవి మాకు పారిశుద్ధతకు సంబంధించిన మార్పులు గమనించారా అంటే గమనించాం మాకు దగ్గర్లో ఉన్న నదుల దగ్గర లేకుంటే వాటర్ ట్యాంక్స్ దగ్గర కొంచెం పారిశుద్ధ సంబంధ సమస్యలు అనేటివి ఉన్నాయి కొంచెం చెత్త అనేది అక్కడ పడివేయడం వల్ల మేము తరచుగా కొంచెం ఇబ్బందికి గురవుతూ ఉన్నాము మా జిల్లాలో మున్సిపాలిటీలో తరచుగా చెత్తను తీసుకువెళ్తూ ఉంటారు ఒకప్పుడు అంటే శుభ్రంగా లేకపోవు కాకపోతే ఇప్పుడు ఇంటింటికి వచ్చి తడి చెత్త వేరు పొడి చెత్త వేరుగా తీసుకువెళ్ళడం జరుగుతుంది పరిశుభ్రంగా ఉంచుతున్నారు సో ఆ విషయానికి వస్తే ఇప్పుడు కొంచెం మా జిల్లాలో మున్సిపాలిటీ అనేది చాలా బాగుంది ఇప్పుడు కొంచెం పరిశుభ్రంగా ఉంచుతున్నారు